గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలో మిగతా పాఠ్యాలతో పాటు కంప్యూటర్లను బోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే విద్యార్థులకు ఉద్యోగ సమయంలో సహాయపడుతుంది అంతేకాక కంప్యూటర్లను ఉచితముగా బోధించడంలో ప్రభుత్వం సహాయపడితే పేద విద్యార్థులకు చాలా ఉపయోగముగా ఉంటుంది